నేను వంట మా ఇంట్లోనే నేర్చుకోడానికి ప్రయత్నిస్తాను చిన్నప్పటి నుంచి అంటే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి మా మదర్ మా అమ్మ చేసేటప్పుడు అమ్మ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్రై చేస్తాను అమ్మ లేనప్పుడు కూడా క్రొత్త క్రొత్త ప్ర చేయాలని చూస్తాను అలాగే ఫోన్లో యూట్యూబ్లో చూసి ఇంకా క్రొత్త క్రొత్త రెసిపీలు కూడా చేసుకోవడానికి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అలాగే ఇంకా ఎన్నో ఎన్నో రెసిపీలు చేయాలని నాకు కూడా ఉంటుంది కాకపోతే అన్నీ కరెక్ట్గా రావు కాకపోతే వచ్చిన కాడికి కొన్ని ట్రై చేస్తాను రెసిపీలు ఇంకా అలాగే క్రొత్త క్రొత్త రెసిపీలు అలాగే చికెన్ బిర్యానీ చేయడానికి ట్రై చేస్తాను బట్ అంతగా రాదు టమోటో కర్రీ ఇలాంటివి చేస్తుంటాను ఎగ్ ఫ్రై టమాటో కర్రీ చికెన్ మటన్ అలాంటివి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పటికైతే అంత కరెక్ట్గా అన్నీ రావు కాకపోతే వచ్చిన కాడికి కొన్ని మ్యాగీ లడ్డు గులాబ్ జాము ఇలాంటివి స్వీట్లు అక్కడక్కడ కొన్నికొన్ని చేస్తుంటాను ఇంకా మిగతావి కూడా చాలా నేర్చుకోవాలనే ఉంది నేర్చుకుంటాను పక్కా ఇప్పటికైతే టమాటో కర్రీ పప్పు ఎగ్ ఫ్రై ఇంకా బిర్యానీ స్వీట్స్ రెసిపీస్ పాయసం స్వీట్ రైస్ పులిహోర ఇలాంటివి చాలా వచ్చు కొన్ని కొన్ని రెసిపీలు అయితే వచ్చు ఒక్కొక్కసారి కొంచెం కొత్ కొత్తగా కొంత ప్రయత్నాలు కూడా చేస్తుంటాను అలాగే అది సక్సెస్ కానప్పుడు ఇంకా యూట్యూబ్లలో ఫోన్లలో లేదంటే పేదవాళ్ళు పెద్ద వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటాను అలాంటి కొన్ని తెలియనప్పుడు పెద్దవాళ్ళను అడిగి తెలుసుకోవడం చాలా బెటర్ ఇంకా లేదంటే ఫోన్లో యూట్యూబ్లో కొట్టి వాటిని చూసి నేర్చుకుంటాను అంతే తప్ప క్రొత్త క్రొత్తగా రానిది మాత్రం ఎక్కువగా ట్రై ఏం చేయను వచ్చినవే నేర్చుకుంటూ ఉంటాను మమ్మీ దగ్గర లేదు అంటే అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నీ కరెక్ట్గా చెప్తారు ఇంకా ఎన్నో తెలియనివి క్రొత్త క్రొత్తవి ఎలా చేయాలి హింట్స్ టిప్స్ ఇక్కడ అలాంటివి కూడా ఇస్తారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకోవడం బెటర్ కాబట్టే నేను వాళ్ళని అడిగే అన్ని తెలుసుకుంటాను చేయడం వల్ల నాకు ఎంతో కొత్తగా రెసిపీ వస్తుంది ఇంకా ఎన్నో ఒకసారి చేయడం వల్ల మనకు తప్పు వస్తుంది కానీ ఒక రెండు మూడుసార్లు ఎక్కువ చేయడం వల్ల కూడా అది ప్రాక్టీస్ అయి మళ్ళీ నెక్స్ట్ టైంకి మనకి కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఒకసారి చేస్తే అది రాకపోతే బాధపడడం కన్నా ఇంకా రెండు మూడుసార్లు ఒకసారి చేయడం వల్ల వాటి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇంకా మనం కొత్తగా నేర్చుకోవచ్చు వస్తుంది అలాగే ఇంకా దాన్ని బట్టి మనం ఇంకా క్రొత్త క్రొత్త ఐడియాస్ బట్టి దాన్ని ఇంకో విధంగా కూడా చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం వచ్చి దాన్ని నిరాశ పడకుండా వచ్చినదాన్ని మనం కరెక్ట్గా చేయడం మంచిది కాబట్టి నేను కూడా అలాగే చేస్తాను ఇంకా పెద్దవాళ్ళని అమ్మని అడిగి ఇలాంటివి క్రొత్త క్రొత్త చేయాలని వంట చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను నాకు కూడా చాలా ఇష్టం వంట చేయడం అంటే కాబట్టి నేను కూడా కొన్ని వంటలు చాలా నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా క్రొత్త క్రొత్తవి కూడా వాళ్ళని అడిగి ఇంకా ఫోన్లలో చూసి రెసిపీస్ మంచూరియా సంథింగ్ బిర్యానీ ఇలాంటివి ఇంకా క్రొత్త క్రొత్తవి కూడా నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను